మేము ఇటీవల జరుపుకున్న పండగ వచ్చేసి బొడ్రాయి పండగ ఇది మా ఊరిలో చాలా ఊరంతా కూడా జరుపుకున్నారు ఇది పోయిన నెలనే జరుపుకున్నాము కుటుంబ సభ్యులం అందరం కలిసి ఈ పండుగను జరుపుకున్నాము మా కుటుంబ సభ్యులం కాకుండా మా బంధువులను కూడా పిలిచాము మా ఇంటి బంధువులు అందరూ కూడా వచ్చారు చాలా సంతోషంగా ఈ పండగను జరుపుకున్నాము ఈ బొడ్రాయి పండగతో పాటు మా ఊరిలో రామాలయం కూడా నిర్మించడం జరిగింది దానితోపాటు రాములవారి గుడి ప్రారంభోత్సవం కూడా జరిగింది అలాగే ధ్వజస్తంభ స్థాపన కూడా జరిగింది బొడ్రాయి పండగ అనగానే చాలా ఒకరోజు జరుగుతుంది అని నేను అనుకున్నాను కానీ అలా కాదు ఐదు రోజులు ఒక పండగలా బాగా జరిగింది ఇంతకు ముందు ఎప్పుడు కూడా నేను ఇలాంటి పండగను చూడలేదు చాలా బాగా బొడ్రాయి పండగ అనేది జరిగింది బొడ్రాయి నిలబెడతారన్న రెండు మూడు రోజుల నుండే ఊళ్ళో పండగ వాతావరణం అనేది నెలకొంది ఫస్ట్ ఊళ్ళోకి విగ్రహాలు తీసుకు రాగానే ఊరంతా విగ్రహాలని ఊరేగించారు అప్పుడు ప్రతీ ఒక్క ఇంటి నుంచి కూడా మంగళహారతులు రాగి చెంబులో నీళ్ళను తీసుకొచ్చి అభిషేకం అనేది చేసారు అది చాలా బాగా అనిపించింది తరువాత అందరూ కూడా విగ్రహాలని చూడటానికి వెళ్ళడం జరిగింది ఈ విధంగా మూడు రోజులు కూడా చాలా పండగలాగా అనిపించింది